జనవరి ఒకటి నూతన సంవంత్సరం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి అక్టోబర్ రెండు గాంధీ జయంతి డిసెంబర్ ఇరవై ఐదు క్రిష్టమస్